హలో నమస్కారమండి అవునండి

ఓకే అండి నేను కొంత కాలం నేను కొంత కాలంగా నా బరువు గురించి చింతిస్తున్నానండి నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఏమి చెయ్యాలో తెలియడం లేదు నేను చాలా తీపి వస్తువులు తింటాను జంక్ ఫుడ్ కూడా కొంచెం ఇష్టపడతాను వ్యాయామం అంతగా చెయ్యనండి నేను వ్యాయామం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కొన్ని రోజులు నాకు సమయం దొరకలేదండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే ఓకే అండి ఇవన్నీ నేను చేయగలనంటారా ఓకే ఓకే అండి ధన్యవాదాలు నేను ప్రయత్నిస్తాను ఓకే ఓకే ఓకే అండి ఓకే

ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి